మా వంటింట్లో కరెంటుతో పని చేసే వస్తువులు మిక్సర్ ఈరోజుల్లో మిక్సర్లు అనేక రకాల ఆహారాలను తయారు చేయడానికి ఉపయోగించబడతాయి వీటిలో కేకులు పిండి సూపులు మరియు సలాడ్లు ఉన్నాయి గతంలో మిక్సర్లు అందుబాటులో లేనప్పుడు ఈ ఆహారాలను చేతితో కలపడం లేదా రుబ్బడం ద్వారా తయారు చేయవలసి వచ్చింది ఇది చాలా సమయం మరియు కృషిని తీసుకుంటుంది గ్రైండర్ గ్రైండర్లు మసాలాలు కాయలు మరియు గింజలను రుబ్బడానికి ఉపయోగించబడతాయి గతంలో గ్రైండర్లు అందుబాటులో లేనప్పుడు ఈ పదార్థాలను చేతితో రుబ్బడం ద్వారా మెత్తగా చేయవలసి వచ్చింది ఇది చాలా కష్టమైన పని గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్లు గ్యాస్ స్టవ్లు మరియు ఓవెన్లు పనిచేయడానికి ఉపయోగించబడతాయి గతంలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేనప్పుడు చెక్క లేదా కోయంబేరిని ఇదేనంగా ఉపయోగించడం ద్వారా గ్యాస్ స్టవ్లు మరియు ఓవెన్లను వేడి చేయవలసి వచ్చింది ఇది చాలా ప్రమాదకరమైనది ఓవెన్ ఓవెన్లు కేకులు బ్రెడ్ పిజ్జా మరియు ఇతర ఆహారాలను కాల్చడానికి ఉపయోగించబడతాయి గతంలో ఓవెన్లు అందుబాటులో లేనప్పుడు ఈ ఆహారలను ఓవెన్ లేకుండా కాల్చడం కష్టం అటువంటి వస్తువులను అందుబాటులో లేని పాత రోజులతో పోలిస్తే కరెంటుతో పని చేసే వస్తువులతో వంట చేయడం చాలా సులభం మరియు సమర్థవంతంగా ఉంటుంది అవి ఆహారాన్ని తయారు చేయడానికి తక్కువ సమయం మరియు కృషిని తీసుకుంటాయి మరియు అవి సురక్షితంగా ఉంటాయి మరింత నిర్దిష్టంగా మిక్సర్లు ఆహారాన్ని తయారు చేయడాని చాలా వేగవంతం చేస్తాయి గ్రైండర్లు మసాలాలు కాయలు మరియు గింజలను మెత్తగా చేయడానికి చాలా సులభతరం చేస్తాయి గ్యాస్ సిలిండర్లు గ్యాస్ స్టవ్లు మరియు ఓవెన్లను మరింత సమర్థవంతంగా మరియు ఖర్చుతో కూడుకున్నవిగా చేస్తాయి ఓవెన్లు ఆహారాన్ని సుమ సమానంగా మరియు మరింత సులభంగా కాల్చడానికి అనుమతి ఇస్తాయి వంట చేయడం ఒక సాధారణ రోజువారి పని కానీ కరెంటుతో పని చేసే వస్తువులతో అది చాలా సులభం మరియు ఆనందకరంగా ఉంటుంది